మహిళలు ఆటల్లో పాల్గొంటారా అవును మహిళలు ఆటల్లో పాల్గొంటారు ప్రపంచవ్యాప్తంగా మహిళలు వివిధ రకాల క్రీడల్లో పాల్గొన్నారు వీటిల్లో అథ్లెటిక్స్ బ్యాట్మెంటన్ క్రికెట్ ఫుట్బాల్ బాస్కెట్ బాల్ స్విమ్మింగ్ టెన్నీస్ ఇలాంటివి మరి ఎన్నో వెయిట్లిఫ్టింగ్ ఇలా అనేక రకాలు ఉన్నాయి భారతదేశంలో మహిళలు కూడా వివిధ రకాల క్రీడల్లో పాల్గొంటున్నారు భారతదేశంలో ప్రసిద్ధమైన క్రీడల్లో క్రికెట్ హాకీ బ్యాట్మెంటన్ అథ్లెటిక్ మరియు ఇతర అనేక రకాలు ఉన్నాయి నాకు తెలిసిన ఎంతోమంది మహిళలు ఆటలు ఆడుతారు నాకు తెలిసిన అనేకమంది మహిళలు ఆటలు ఆడుతారు నా కుటుంబంలో నా తల్లి అమ్మమ్మ అక్కలు మరియు చెల్లెల్లు అందరూ ఏదో ఒక రకమైన క్రీడల్లో పాల్గొంటున్నారు నా స్నేహితుల్లో కొంతమంది క్రికెట్ బ్యాట్మెంటింగ్ లేదా హాకీ ఆడతారు నా కాలేజీల్లో నా క్లాస్మేట్ చాలామంది మహిళలు క్రీడాకారులున్నారు భారతదేశంలో మహిళలు అందుబాటులో ఉన్న క్రీడా అవకాశాలు గురించి నా అభిప్రాయం ఏమిటి భారతదేశంలో మహిళకు అందుబాటులో ఉన్న క్రీడా అవకాశాలు మెరుగుపడతున్నాయి భారత ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థలు మహిళలు క్రీడలు ప్రోత్సహించడానికి అనేక చర్యలు తీసుకున్నారు ఉదాహరణకు భారతదేశ ప్రభుత్వం యువమహిళా క్రీడాకారుణులకు శిక్షణ మరియు ఆర్థిక సహాస సహాయాన్ని అందించడానికి అనేక కార్యక్రమాలు అందిస్తున్నాయి ప్రైవేట్ సంస్థలు కూడా మహిళలు క్రీడలు మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి ఉదాహరణకు ఐపీఎల్ మహిళలు టీ ట్వంటీ లీగ్ను ప్రారంభించడానికి ప్రణాళికలు ఉన్నాయి అప్పటికీ భారతదేశంలో మహిళలు క్రీడలు అభివృద్ధి కి ఇంకా సలహాలు ఉన్నాయి ఒక సం ఒక సవాలేటంటే భారతదేశీయంలో సమాజంలో క్రీడల పట్ల లింగ అసమానత ఉంది కొన్నితల్లిదండ్రులు తమ కుమార్తెను క్రీడల్లో పాల్గొనడానికి అనుమతించడానికి ఇష్టపడరు మరియు కొంతమంది ఇష్టపడతారు సవాళ్ళు ఏంటంటే మహిళలు క్రీడల్ను తగినంత మద్దతిలేదు పురుషుల క్రీడలంటే మహిళల క్రీడలకు తక్కువ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది